బట్టలు బట్టలు కుట్టినవా కుట్టి ఇచ్చేశాము అయిపొయింది మీరు వచ్చి తీసుకెళ్ళండి

బట్టలు కుట్టేశాము అయిపొయింది నిన్న వస్తాము అన్నారు రాలేదు అయిపోయింది చేస్తామమ్మా చేస్తాం అన్నీ చేస్తాం

అర్థమవుతుందా అమ్మా ఐదు వేలు ఐదు వేలు ఉంటుందమ్మా

స్టార్టింగ్ ఐదు వేల నుంచి ఉంది

తీసుకురండి చూసి చెప్తాను

రేపు రండి